అమ్మ చెప్పండమ్మ మీకు ఎలాంటి ఎలాంటి చీరలు కావాలి బట్టల షాప్ కదండి మీరు బట్టల షాప్కి వచ్చి మళ్ళీ చెప్పండి మీకు ఎటువంటి రేంజ్లో కావాలి ప్రైసెస్ శారీసు అంటే మీకా అమ్మ కొత్త మోడలు అంటే మీరు కట్టుకుంటారా కాటన్ టైప్లో కావాల చూడండమ్మ అంటే మీకు ఎంత అంటే ఎన్ని రూపాయలలో కావాలమ్మ రేంజ్ ఎంత రేంజ్లో చూస్తారు చెప్పండి నేను అయితే చూపిస్తాను మీకు అయితే అట్ల కాటన్ శారీస్ అంత ప్రైస్లో రాదు కానీ ఇదిగో ఈ చీర చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీసు ఇది చూడండి ఈ కలర్ ఉంటుంది బ్ల్యూ కలర్ దానికి పింక్ బార్డర్ ఉంటుంది కాటను ప్యూర్ వీటిని రీయూస్ చేసిన కూడా కొంచెం మంచిగా ఉంటుంది దీనికి గంజి పెట్టకపోయిన కూడా పర్వాలేదండి ఓకేనా నచ్చిందా మీకు ఐదు వందలు పడుతుంది అండి ఇది చూడండి ఇది మీకు బాగుంటుంది ఎందుకంటే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా మీకు కూడా బాగా సెట్ అవుతుంది అమ్మ మీరు ఎట్ల గంజి వేయకున్న కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు తీసుకుంటారా ఇది ఇక అంతే ఉంటుంది అండి కాబట్టి మీరు తీసుకుంటాను అంటున్నారు కాబట్టి మీకు ఒక ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై వరకు పడుతుంది ఓకే అండి తీసుకోండి